ఏమి చేస్తలేదు రా చెప్పు బ్రదర్ అవునా సరే మళ్ళా ఏమన్న సినిమాలకు పోదామా హనుమానా చూద్దాం దాంట్లో ఏముంది హనుమాన్ బాగా బాగుంది అంట నేను రివ్యూస్ కూడా చూసిన యూట్యూబ్లో మస్తు ఉంది అంటుర్రు హనుమాన్ మూవీ చూదా కాకపోతే ఇంకొక ఫైవ్ డేస్ అయితే ఓటీటీలో వస్తుంది కదా మంచిగా నెట్ఫ్లిక్స్లో అమెజాన్లో వస్తుంది వన్ మంత్ అంటే ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇరవై రెండు వందలు కడతాం టికెట్ అదే రెండు వందలు దాంట్లో కట్టినాం అనుకో నెలరోజులు పుక్కట్లో ఇరవై సినిమాలు కాకపోతే ముప్ఫై సినిమాలు రోజుకో సినిమా కూడా చూసుకోవచ్చు అట్లా అనుకుంటున్నాను నేను అవునవును కానీ మనం అయితే దీంట్లో చూసుకుందాం మళ్ళీ కరోనా కూడా వస్తుంది అంటుర్రు కదా సో ఏమంటావు మరి

అంతేకదా అందుకే అంటున్నాను మంచిగా సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అమెజాన్ది నెట్ఫ్లిక్స్ది అన్నా తీసుకుని వన్ మంత్ మంచిగా నా ల్యాప్టాప్లో చూద్దాం ప్రొజెక్టర్ పెడతాను ప్రొజెక్టర్లో చూసుకుందాం మంచిగా ఏముంది

హాయ్ నాన్న అవును చాలా ఎమోషనల్ మూవీ అంట కదా అది అసలు ఆ చిన్న పాప యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది అంట అసలు అది హాట్స్టార్లో వచ్చిందా అది రిలీజ్ అయ్యిందా ఏది డిస్నీ ప్లస్ హాట్స్టార్ కదా ఓకే ఓకే చూద్దాం అన్న దానికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఏమో కదా తీసుకుని చూద్దాం నువ్వు వస్తే మా ఇంట్లో అవునవును తక్కువ అయిపోయినాయి అవును మనం ల్యాప్టాప్లో పెట్టి ప్రొజెక్టర్ పెట్టుకుని చూసుకుందాం ఇంట్లో ఓకే ఓకే